మా స్థానిక వార్తలకు మీడియాలో తగినంత కవ కవరేజ్ లభిస్తుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు కోసమే పని చేసే వాళ్ళ లాగా ఉన్నారు వాళ్ళు ఎక్కడైతే బాగా ఎక్కువగా వైరల్ అయ్యే న్యూస్లు ఉంటాయో అవ్వే కవర్ చేస్తారు కానీ సాధారణమైన న్యూస్లు వాళ్ళు ఎప్పటికీ కవర్ చేసేటట్టుగా లేరు ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తాయని చెపితేనే వస్తారు లేకపోతే ట్రెండింగ్ న్యూస్ అయితేనే వస్తారు చిన్న చిన్న సమస్యలకు రావటంలేదు డ్రైనేజీలు తీయట్లేదు అలాంటి చిన్న చిన్న సమస్యలకైతే అసలు రావటం లేదు ఇంకా అందులో మారవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే మా న్యూస్ ఛానల్ మా ఏరియాలో కొన్ని న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి వాళ్ళు కొంచెం ఎథిక్స్ కూడా ఫాలో అవ్వటం లేదు మంచి న్యూస్ జనాలకు ఉపయోగపడే న్యూస్ని కవర్ చేసి అక్కడున్న చుట్టుపక్కల సమస్యల్ని ఆ న్యూస్ ఛానల్లో చూపిస్తే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు అలాగ చేయటం లేదు ఇప్పటినుంచి అయినా అలాంటి పనులు చేస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను